నేను ఇటీవల కొన్ని స్కూ డ్రైవర్లనేవి కొనుగోలు చేయడం జరిగిందండి ఎందుకంటే టటా స్క్రూలు స్క్రూ డ్రైవర్లు బా బట్టి బాగు చేసుకోవడానికి కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా మేకులు కొట్టడానికి ఎదట ఊడిపోయినప్పుడు దాన్ని బిగించడానికి కూడా ఇంట్లో ఏమీ లేకుండా ఉన్నాయని నేను స్క్రూ డ్రైవర్లనేవి కొనుగోలు చేశాను అవి దాదాపు ఐదు వందల రూపాయలు పడ్డాయి అవి కొన్నప్పటి నుండి నేను చాలా సార్లు వాడాను కానీ అవి నాకు నచ్చాయి ఏంటంటే స్క్రూ డ్రైవర్లు కరెంట్ కి లైట్ వెలుగుతుందొకటి కరెక్ట్ వస్తుందా లేదా అని చెక్ చేయడానికి ఒకటి ఉంటుంది కదండి అది బాగానే పనిచేస్తుంది అలాగే ఇంకో రెండు మూడు ఉండాయ్ అంటే స్టారు స్టార్ స్టార్ స్క్రూ డ్రైవరు ఒకటి ప్లేన్ దొకటి అలా రెండు మూడు రకాలు ఉంటాయి నేనవి అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను దాని ఇవి కొనడం నేను ఆనందంగానే భావిస్తున్నానండి